హలో చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడాలి అవునవునండి ఓకే దేనిపైన అండి అంటే గోల్డ్ పెడతారా లేకపోతే గోల్డ్ పెడతారా ఓకే తీసుకురండి మీరు ఒకసారి మీరు అప్లై మీరు ఫస్ట్ అప్లై చేయాలి అండి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ మీ ప్యాన్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి మాకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత అది మేము ఫామ్ ఫిలప్ ఫామ్ ఫిలప్ చేయమని ఒక ఫామ్ ఇస్తాం మీకు మేము ఒకసారి ఫిల్ చేసాక మేము ఎంటర్ చేస్తాం సిస్టంలో అడ్రస్ చెప్పండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి మాది ఇక్కడనే అండి నేను మీకు మళ్ళీ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నేను

అట్ల వన్ డే లేదండి ఒక వన్ వీక్ అన్నా పడుతుంది ఎందుకంటే ఎందుకంటే ఈ మధ్య లోన్వి ఎక్కువ అయిపోయినాయి అన్నమాట అట్లా ఒక వన్ వీక్ అన్నా పడుతుంది అర్జెంటా అర్జెంట్ అయితే సరే అండి చూస్తాం ఒక టూ త్రీ డేస్లో దాంట్లో చూస్తాము వడ్డీ వచ్చేసి అండి రెండు రూపాయలు వడ్డీ పడుతుంది

అదే మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్యాన్ కార్డ్ తెచ్చుకోండి బ్యాంక్ పాస్ బుక్ బ్యాంక్ పాస్ బుక్ తెచ్చుకోండి మీ ఇష్టం ఉదయం పది నుంచి పది పదిన్నర నుంచి ఒంటిగంట వరకు ఉంటుంది మా బ్యాంకు మళ్ళీ రెండు నుంచి నాలుగు వరకు ఉంటుంది అండి ఓకే సరే సరే అండి